హలో సార్ సార్ మాకొక కార్ కావాలి మాకొక్క ఫ్యామిలీ కార్ సార్ మా ఫ్యామిలీ బడ్జెట్ వచ్చేసి ఒక ఫైవ్ లాక్సు మేము కొంటున్నదొచ్చేసి ఫస్ట్ టైము మేము ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాము సరిపోయేలాగా కార్లో ఏసీ ఉండేలాగా చూడండి మైలేజు బాగా రావాలి ఓకే సార్ దానివల్ల మాకు బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా మాకు ఒక ఫైవ్ లాక్సులో చూడండి అవుతుందా అండి మారుతీలో ఓకే సార్ మేము ఈఎమ్ఐ ద్వారా కట్టాలనుకుంటున్నాము మీరు అడ్రస్ చెప్తారా చెప్పండి

ఓకే సార్ వస్తాం సార్ మేము ఎల్లుండొస్తున్నాము మాకొక్క ఒక త్రీ ఫైవ్ కార్స్ మారుతీలో చూడండి అలాగే మహీంద్రాలో కూడా చూడండి ఓకే సార్ మాకొక డౌటు ఇప్పుడు ఈ సొసైటీలో చాలా మంది మహీంద్రా అనే కంపెనీ ద్వారా ఎక్కువ లైక్ చేస్తున్నారు కారణం ఏమి కార్ అంటారు కారణం ఏమి ఎందుకు లైక్ చేస్తున్నారు ఓకే సార్ ఓకే ఓకే సార్ ఈయొక్క సీటు బెల్ట్ దగ్గర సీటు బెల్ట్ దగ్గర బెలూన్ లాగా ఒకటొస్తందంట కద సార్ అలాగ ఉండే కార్లు ఉన్నాయా అలాగే టీవీ టీవీ అంటారు ఓకే సార్ మేము చూస్తాము కారు చూసిన త త్వరలోనే మేము కొనేయలేము మేము ఒకసారి ట్రయలు ట్రయలు వెల్లొచ్చా కార్తో ఓకే సార్ అంతే సార్ మేమొస్తన్నాము ఎల్లుండి ఒక ఎబవ్ ఫైవ్ లాక్స్ చూడండి మేము ఎల్లుండొస్తున్నాము ఇదే నా మొబైల్ నెంబరు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్